మూడు లక్షల రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు వెయ్యిన్ని ఇరవై ఒకటి ఐదు వందల ఐదు ఒక లక్షనలభై ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది రెండు లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు